హాయ్ ఫ్రెండ్స్ నేను అమెజాన్లోని ఫస్ట్ టైం ఒక ఆర్డర్ అనేది చేసానండి ఆ ఆర్డర్ ఏంటి అంటే హెయిర్ హెన్నా ఒకటి ఆర్డర్ చేశాను నెక్స్ట్ ఒక ఫేస్ క్రీమ్ అనేది యాడ్ చేసి ఆర్డర్ చేశాను రెండు ఒకసారి ఆడ్ చేసా ఆర్డర్ చేశాను కానీ చ వచ్చింది వచ్చిన తర్వాత నేను యూజ్ చేశాను హెయిరు హెన్నా అనేది చాలా బాగుంది స్మెల్ అయితే కొంచెం డిఫరెన్స్గా ఉంది కానీ ఓకే అది మాత్రం నాకు నచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంది వాడడానికి హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం అంతా ఉంది వాటర్ కలిపి వేసి అందులో ఒక నిమ్మకాయి ఒక ఎగ్గూ సో ఒక టూ ఒక టూ స్పూన్సు పంచదార వన్ స్పూన్ ఆయిల్ అవన్నీ కలిపి మిక్స్ బాగా చేసి బాగా బీట్ చేయమన్నారు బాగా బీట్ చేసి బీట్ చేసి బీట్ చేసి అప్పుడు వన్ నైట్ అంతా ఉంచి మరుసటి రోజు తెల్లవారిన నెక్స్ట్ డే మార్నింగ్ అనేది హెయిర్కి అప్లై చేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉంచుకోమన్నారు ఫిఫ్టీన్ మినిట్సు హాఫ్ ఆన్ అవర్ అనేది ఉంచుకోమని అది అదంతా అలా అనేది అంతా అందు మీద ఉంది నేను ట్రై చేశాను హాఫ్ యాన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్సు హాఫ్ యాన్ అవర్ అన్నారు నేను వన్ అవర్ ఉంచుకున్నాను ఏమో బావుంటాదేమో అని కానీ చాలా బాగుంది అక్కడ చాలా బాగా చేశారు ఒకే బాగుంది కాబట్టి చాలా బాగా చేశారు చేసిన తర్వాత నేను అది చాలామందికి చెప్పాను నేను ఇది బాగుంది చాలా బాగా చేశారు ఈ హెన్నా అనేది అనేది చాలామందికి నేను ఈ విషయం చెప్పాను అందుకే మీకు చెప్తున్నాను చాలా బాగుంది నా హెయిర్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉంది ఇంకా నాది గరుగ్గా ఉండేది సాఫ్ట్ హెయిర్ అయింది హెయిర్ కూడా గ్రోత్ అయింది అలాగే క్రీమ్ కూడా మేం తీసుకున్నాను ఆ క్రీమ్ కూడా చాలా బాగుంది మా మా తోడి కోడలా వల్ల బాబు చాలా బ్లాక్గా ఉండేవాడు ఆ క్రీమ్ యూస్ చేసినప్పుడు నుండి నేను అది తన కోసమే కొన్నాను ఆ క్రీమ్ యూస్ చేస్తున్న కొద్దీ అలా నేను కొన్న తర్వాత ఏదైనా సరే ఒకటి రెండు వాడకూడదు ఒకటి మూడు నాలుగు వాడిన తర్వాతే మనం రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి నేను ఒక త్రీ క్రీమ్స్కి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ దానికి చిన్న తేడా తెలిసి తెలియనట్టు అయింది ఒక రెండు మూడు నాలుగు అయిన తర్వాత చాలా కొంచెం ముఖం కూడా ఫేర్గా కనిపించేది కొంచెం వైట్ కలర్ కూడా బ్లాక్ కాస్త వైట్ కూడా వచ్చింది సో మేము ఇంకా వన్ ఇయర్ వరకు వాడుదామని చూస్తున్నాం బాబు కలర్ కోసం కాబట్టి బాగుందండి ఫస్ట్గా ఫస్ట్ టైం నేను ఫస్ట్ అమెజాన్లో నేను బుక్ చేసిన ఆర్డర్ అది నేను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఆర్డర్ అనేది చాలా బాగా క్లిక్ అయింది సో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగ ఉంటుందో మీకు తెలుస్తుంది నేను వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాని కాస్ట్ కూడా ఎంతో కాదు దాని కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి క్రీమ్ అయితే వన్ థర్టీ రుపీసు హెన్నా హెయిర్ పౌడర్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మనం ఏమండి ఒకరోజు ఒక్క సండే వచ్చిందంటే సండే చికెన్ తెచ్చుకుంటాం కేజీ చికెన్ తెచ్చుకుంటాం కేజీ చికెనను త్రీ హాండెర్డ్ రూపీస్ అండి అలాంటిది ఇందులో టూ ఫిఫ్టీ పెడితే ఏమైందండి ఒక వారం మనకి కావాలని డబ్బులు లేవు అనుకుంటే ఒక వారం మనం చికెన్ తెచ్చుకోకపోయినా ప్రాబ్లం లేదు అది యూస్ చేయడం వల్ల మనకే రిజల్ట్ తెలుస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది అది